అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేయాల్సి వస్తుంది కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అందరికి ఒకే టేస్ట్ ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్టుగా మార్పులు చేయాల్సి వస్తుంది తినేవారు కడుపు నిండా తినాలంటే వారికి ఎక్కువ వంట అనేది చాలా బాగా నచ్చాలి అట్ల అట్లయితేనే వాళ్ళు కడుపునిండా తినగలరు కడుపునిండా తింటేనే మనము హెల్తీగా ఉండగలము కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగానే వంట చేయాలి ఖచ్చితంగా మా వంటలో మార్పులు అంటే కొంచెం ఉప్పు కారం అన్నీ ఎక్కువగా వేసుకోవడం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం ఈ జనరేషన్లో చాలా మంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీస్ కానీ ఏదైనా బయట ఫుడ్ కానీ మంచిగా తింటున్నారు కారం ఉప్పు కూడంగా బాడీకి మంచిగా ఉంటేనే మనం హెల్తీగా ఉండగలము కర్రీస్లో కానీ వంటలో కానీ ఎలాంటి వంటలు అయినా కారము ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి గడ్డ టేస్టీ ఫుడ్ అది అంతా ఎక్కువగా ఉంటేనే మనం హ్యాపీగా హెల్తీగా ఉండగలము ఖచ్చితంగా మార్పులు చేయాల్సి వస్తుంది ఇంకా అందులో కాస్త కరివేపాకు కానీ మసాలా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసే వంట చాలా రుచిగా మారుతుంది కాబట్టి అందరూ దాన్నే రుచి రుచి ఉండాలి కాబట్టి రుచిగా ఇష్టపడతారు ఏ కూరనైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్టుగానే చేయాల్సి వస్తుంది మన పద్ధతిలో మనం డైలీ తినేవాళ్ళ మన పద్ధతిలో మనం తీసుకోవచ్చు కానీ ఎవరైనా క్రొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు నచ్చిన పద్ధతిలో చేయాల్సి వస్తుంది వాళ్ళు తినే వాళ్ళు తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగానే చేయాల్సి వస్తుంది మంచిగా

మసాలాస్ కానీ పప్పు దినుసులు అలాంటివి యాడ్ చేసుకుంటారు ఖచ్చితంగా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రుచిగా ఉంటుంది అందరూ రుచిగానే ఉంటాయి తినేవారి రుచిని బట్టి ఏవైనా మార్పులు చేస్తాము ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే వండాలని చూ ట్రై చేస్తాము ప్రతీ ఇంట్లో ప్రతీ ఆడవారు రుచిని కై వంటని రుచిగా చేయాలనే చూస్తారు యూట్యూబ్లో కానీ ఇన్స్ట్రాగ్రామ్లో కానీ ఇలా చాలా యాప్స్లో చూసి వంటలు చాలా రుచిగా క్రొత్త క్రొత్త వంటలు కూడా నేర్చుకుంటున్నారు క్రొత్త క్రొత్తవి ట్రై చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలని చెప్పేసి ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ఇంకే పెద్దలకు కానీ ఇంకెవరికైనా వంటను రుచిగా ఉండాలని చెప్పేసి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు వేరే వేరే మసాలాలు వేసి చాలా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా క్రొత్త క్రొత్త వంటలు గూడంగ చూపిస్తున్నారు టీవీలో కానీ ఫోన్లలో కానీ యూట్యూబ్లో కానీ పప్పు దినుసుల తోటి ఇంకా ఆరోగ్యమైన వంటలతో పప్పులతోనే చాలా రుచికరమైన వంటలు చేయడానికి చూస్తున్నారు మార్పు వంటలో మార్పు అనేది మన చేతిని బట్టి ఉంటుంది కొందరి చేతితో వంట మంచిగా అవుతుంది కొందరు చేతితో వంట మంచిగా కాదు అలా అని చెప్పేసి అందరూ మంచి చేయడానికే ట్రై చేస్తారు కానీ అది కొంచెం ఉప్పు కారం అటు ఇటు కావడంలో కొంచెం టేస్ట్ మారుతుంది కానీ ప్రతీ ఒక్కరు వంటలు రుచిగానే ఉంటాయి ప్రతీ ఒక్కరూ తినేవారికి రుచిని నచ్చేటట్టు రుచిగా ఉండేటట్టే చేస్తారు ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా వంటలో మార్పులు ఉంటాయి